కట్టింగ్స్ నుండి గాని విత్తనాల నుండి గానీ నేను మొక్కలను బాగా పెంచాను మొక్కలను పెంచితే మనకు ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని బాగా అందిస్తుంది అందువలన విత్తనాలు కొంచెం ఒక ఒకటి వేస్తే కూడా చాలు మొత్తం అల్లుకొని బాగా అందంగా ఉంటుంది అందువలన మొక్కలను బాగా పెంచడం చుట్టుపక్కల ఉంటే కూడా కత్తిరించకుండా ఉంటే మనకి బాగా ఉంటుంది అందువలన ఎవరైనా మొక్కలను పే మొక్కలనూ చంపేస్తే నేను పోయి ఎందుకలా చేస్తారు అలా అంతా చేయకూడదు మొక్కలు ఉంటే మనకు ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని అందిస్తుంది అని నేను చెప్పగలుగుతాను